నేనైతే ఇట్లా ఆన్లైన్లో చూడంగా నాకైతే ఒక పవర్ బ్యాంక్ అయితే చాలా నచ్చింది అండ్ ఆల్సో నాకు పవర్ బ్యాంక్ అనేది లేదు సో అందువల్ల నేనైతే పవర్ బ్యాంక్ ఆర్డర్ పెట్టుకోవాలని అయితే ఆలోచించి పెట్టుకున్నాను పవర్ బ్యాంక్ వచ్చేసి మంచి డిస్కౌంట్ ఆఫర్లో అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఆఫర్ వచ్చేసింది నాకు సో అందుకని అయితే సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది అని ఆర్డర్ అయితే చేసుకున్నాను అండ్ అది వచ్చేసి మంచి ప్రోడక్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అన్నట్టు ఎమ్ఐకి సంబంధించిన మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్ వల్ల మంచి డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి ఆర్డర్ చేసుకున్నా అండ్ కలర్ కూడా నాకు నచ్చిన కలర్ అయితే దొరికింది బ్లాక్ కలర్ పవర్ బ్యాంకు సో ఇంకా నాకు బాగా అట్ట్రాక్ట్ అయిపోయింది కలరు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రోడక్ట్ అని అయితే ఆర్డర్ చేసుకున్నాను అండ్ డెలివరీ కూడా వచ్చేసరికి ఏం డిలే కాకుండా మంచి అనుకూలంగా ఎప్పుడైతే టూ డేస్ తర్వాత వస్తుందని చెప్పారు టూ డేస్ తర్వాత కరెక్ట్గా టైమ్కి అందించారు ప్రాడక్ట్ని అండ్ ప్రోడక్ట్ ప్యాకింగ్ విషయానికి వచ్చేసరికి ప్యాకింగ్ వచ్చేసరికి కూడా ప్యాకింగ్ చాలా స్టాండర్డ్ గానే అయితే చేసిండ్రు ప్యాకింగ్ ప్రోడక్ట్ ఎలాంటి డామేజ్ కాకుండా స్క్రేచ్స్ పడకుండా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అండ్ డెలివరీ పర్సన్ కూడా మంచి టైమ్లోనే అయితే నాకైతే పవర్ బ్యాంక్ అయితే హ్యాండొవర్ చేసిండు అండ్ ప్రోడక్ట్కి వచ్చేసరికి కూడా ఎలాంటి డామేజ్ అయితే రాలేదు అండ్ పవర్ బ్యాంక్ వచ్చేసి మంచి అనుకున్నంత ఎమ్ఏహెచ్ బ్యాటరీ అయితే ఉంది ఆ పవర్ బ్యాంక్తో అయితే మనం డైలీ ఒక త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఫుల్గా మొబైల్ని సో మనం ఎలాంటి లాంగ్ డిస్టెన్స్కి పోయినాకానీ పనిచేస్తుంది అన్నట్టు సో అంటే దానికి కూడా పవర్ బ్యాంక్కి ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పెడితేనయితే ఫుల్ అవుతుంది అది చాలా మంచి ప్లస్ విషయం అన్నట్టు అండ్ అందుకు అయితే ఆ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది సో ఇలాంటి ప్రొడక్ట్స్ వలన అయితే మనకి అయితే చాలా టైమ్ సేవ్ అవుతుంది